మా ఊరిలో ఎవరికైనా కాలో చెయ్యో విరిగితే నేనైతే వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళమని చెప్తాను అయితే చాలామంది కూడా వెంటనే కట్టు కట్టేయడం అది అందరికీ కూడా విరిగిపోయిందంటే ఒక వాపు వస్తుంది అన్నా ఒకా కాన్సియస్తో ఉంటారు సో వాళ్ళు కట్టు కట్టేయడం అలా చేస్తా ఉంటారు నాకు తెలిసినంతవరకు నాకు నా పరిధిలో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు అలా చేయకూడదు అని చెప్పి నేనైతే వాళ్ళని హాస్పిటల్కే తీసుకెళ్తాను తీసుకెళ్ళి ముందు అక్కడ డాక్టర్ గారి దగ్గరకి చూపించి అన్ని రాయించి ఎక్స్రే తీయించి అప్పుడు అది కాలో విరిగిందా లేదా చిన్నది ఏమైనా దెబ్బ తగిలిందా తెలుసుకొని దాన్నిబట్టి దానికి తగ్గ వైద్యం చేయడానికి వాళ్ళకి నేను ప్రోత్సహిస్తాను కానీ చాలా మంది కూడా సొంత వైద్యం చేసేసుకోవడానికి చూస్తా ఉంటారు దానికి దానివల్ల ఏటంటే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటుంది నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మధ్యకాలంలోనే నాకి నా తోటి ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ఒక ఆయన అలాగే కార్ దిగుతూ పడిపోయారు పడిపోయి కాలు మీద క్రాక్ ఇచ్చేసింది యాక్చువల్గా దుమ్ము విరగలేదు చిన్న క్రాక్ ఇచ్చింది అయితే అతను తెలీక ఎవరు వేస్తే ఏంట్లే కట్టు ఎవరైనా అదే కట్టు వేస్తారు కదా అని చెప్పి మామూలుగా వైద్యం చేసే ఒక ఆయన దగ్గరకి వెళ్ళి అతను కూడా అదే సిమెంట్ కట్టు వేస్తున్నారు కదా అని వేయించేసుకొని ఒక పదిహేను రోజుల తర్వాత రమ్మని చెప్పారంట యాక్చువల్గా చిన్నదే అంటే సిమెంటు కట్టు వెయ్యరేమో సార్ ఒకసారి మీరు క్లారిఫై చేసుకోవాలన్నా లేదండి సిమెంట్ కట్టు వేసారు కాబట్టి అది బానే ఉంటుంది ఓ పదిహేను రోజుల తర్వాత వెళ్తాను అన్నారు సరే ఇంక నా మాట వినకపోయే సరికి ఊరుకున్నాను కానీ పదిహేను రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే అది దుమ్ము బాగా విరిగిపో కొంచెం ఇగిరిపోయి ఉన్నది కానీ ఇతను సమంగా సిమెంట్ కట్టు వేయకుండా వేయాల్సిన పద్ధతిలో వేయకుండా చాలా ఎక్కువ సిమెంట్ అన్నది కాలుకు వేసేసి గట్టిగా కట్టేయడం వల్ల ఆ దుమ్ము మరికొంత చీరికల్లాగా వచ్చేసి ఇప్పుడు అది ఎంతవరకు దారి తీసింది అంటే ఆ కాలికి ప్లేట్స్ రాడ్స్ లాంటివి పెట్టి ఆపరేషన్ చేసి చేయాల్సి వచ్చింది ఒక్క నెలతోని తగ్గిపోవాల్సింది ఇప్పటికి నాలుగు నెలలు అయినా కూడా సార్ మంచం మీదే ఉన్నారు సో ఇలా కాకుండా నేనైతే అందుకే చిన్న దెబ్బ అయినా పెద్ద దెబ్బ అయినా కూడా ఎవరి దగ్గరికి అయితే వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్లి తగు సలహా తీసుకొని దానికి తగ్గ వైద్యం మొదల్లోనే చేయించుకుంటే అంత బాధ పడవాల్సిన అవసరం ఉండదు అన్నది నా అభిప్రాయం